టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అన్న మేము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్లో విజిట్ చేయడానికి రావాలి అనుకుంటున్నాము ఫామిలీతో అయితే ఏమైన ప్లేసెస్లు మంచిగా ఉన్నాయా అంటే రూమ్స్ కూడా కావాలి ఒక వన్ వీక్ ఉండాలి అనుకుంటున్నాం

బస్సేనా అన్నీ అంటే క్యాబ్ ఉంటే బెటర్ కదా అని

ఆహా

అవునా చార్జెస్ ఎంత అవుతాయి అవునా

అవునా

ఓకే అన్న